తెలంగాణలో ప్రధాన మతపరమైన గుర్తింపు కలిగిన ప్రార్థన స్థలాలు ఇవి కాాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఇది ఖమ్మం జిల్లా ఎల్లపల్లిలో ఉన్న ప్రముఖ శివాలయం చర్చ్ జోసెఫ్ క్యాథర్డెల్ చర్చ్ ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ క్యాథలిక్ చర్చ్ చౌ హల్లా మసీద్ ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మసీదు

ఈ ఆలయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది అని మన పురాతనం పెద్దలు ఈ ఆలయ అర్చకులు చెప్తుంటారు సంగమేశ్వర ఆలయం ఇది నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న శివాలయం